పదమూడు జిల్లాల్లో గుర్తించ దగ్గ స్ధలాలు చాలా ఉన్నాయి అదేంటంటే కోటప్ప కొండా అది నర్సారావు పేటకి దగ్గరలో ఉంటుంది అది శివుడి ఆలయము అయితే అక్కడ చాల బాగా చెట్లు కానీ కొండలు కానీ పార్కులు కానీ అన్నీ చాలా బాగుంటాయి చాలా మంది అక్కడికి చూడ్డానికి వస్తూ ఉంటారు నైట్ టైం కూడా అక్కడే స్టే చేస్తే ఏదో వస్తుంది అని కూడా అనుకుంటం నేను విన్నాను అంతేకాదు అక్కడ ఇవి కోతులు అవి కూడా బాగా ఉంటాయి దాన్ని కాబట్టి మనం ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బహుశా ఆ ఊరి వాళ్ళకి కూడా కొంచెం నర్సారావు పేట ఆళ్ళు అటు సైడ్ వాళ్ళకి కూడా కొంచెం దూరం చిన్న చిన్న పల్లెటూర్లు ఒక రెండో మూడో ఉంటాయి అది అందుబాటులో ఉండే స్థలం అయితే కాదు కానీ దానికి అక్కడికి వెళ్ళడానికి ప్రత్యేక అనుమతులు ఏమి అవసరం లేదు మనం ఎప్పుడైనా వెళ్ళేసి చూసి రావచ్చు అక్కడ చక్కగా టైం స్పెండ్ చేయడానికి మనకి ఎక్కువగా సమయాన్ని అక్కడ గడపడానికి కూడా మనం వెళ్లొచ్చు చాలా సరదాగా ఉంటుంది చిన్న పిల్లలు బోటింగ్ ఉంటుంది పార్కు జంతువులు అవన్నీ ఉంటాయి అంతేకాదు పైన కొండ మీద నుంచి చుస్తే కూడా వ్యూ చాలా బాగుంటుంది కోటలు లోయలు గుహలు ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ దానికి తోడు కొండ పై దాకా వెళ్ళలేను అనుకున్న వాళ్ళకి కొండ కిందే చాలా పెద్ద పెద్ద పార్కులు కూడా కట్టారు వాటికి కూడా మనం వెళ్ళచ్చు ఎక్కువగా అక్కడ శివుడు ఆ పాముకి సంబందించిన విగ్రాహాలు ఇవన్నీ ఉంటాయి కృష్ణుడుంటాడు మధ్య మధ్యలో కొండకు వెళ్ళే పైకి వెళ్ళే దారిలో రాక్షసి బల్లి అని ఇంకా విష్ణువు అని ఇలాంటి విగ్రాహాలు వినాయకుడు నందీశ్వరుడు ఇలాంటి విగ్రహాలు అని ఎన్నో ఉంటాయి కాబట్టి మనం ఎక్కడికన్నా పిల్లలతో టైం స్పెండ్ చెయ్యాలి హ్యాపీగా గడపాలి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్లొచ్చు మనం